నా నెగటివ్ ఎక్స్పీరియన్స్ నేను పెట్టిన సెకండ్ ప్రోడక్ట్ ఏంటండీ షర్ట్ పెట్టాను ఫస్ట్ నా అది చాలా బాగుందని చెప్పి దానికి మ్యాచింగ్ గా ప్యాంట్ పెట్టానండి నేను ప్యాంటు ఆర్డర్ వచ్చింది ఆర్డర్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఓకే సేమ్ అదే యంతూజాజియం తో ఫస్ట్ ఆర్డర్ పెట్టింది కదా అలాగే ఉంటుందేమో అని చెప్పి సెకండ్ ఆర్డర్ కూడా నేను తీయడం జరిగింది తీసిన తర్వాత ప్యాంటు వేసుకుంటే అసలు అది కనీసం ప్యాంట్ పట్టనే పట్టలేదండి అది నేనేమో థర్టీ సైజు పెడతదేమో ట్వంటీ ఎయిట్ సైజ్ ఎంతో వచ్చింది ఆ కిస్తా కూడా చాలా లూజ్ అయిపోయిందండి కానీ మళ్ళీ పిక్కలు పట్టేస్నాయి కింద ఆ ఆ పైన తొడలు పట్టేసినాయి అండి ప్యాంటు అసలు బాగోలేదని స్టిచ్చింగ్ కూడా చాలా అసలు పెట్టిన సైజు కి దానికి సంబంధమే లేదండి ఇది చాలా బాధేసింది నాకు ఫస్ట్ లాగ ఉంటుంది అనుకున్నాను కానీ ఇది చాలా నెగటివ్ గా ఇంపాక్ట్ చేసిందండి నా